ట్రావెలింగ్ మనము ఎట్లా చేసుకోవచ్చు అంటే మనకి చాలా చాలా చాలా చాలా చాలా ఉన్నాయి మనకు ఎట్లా అంటే ఆన్లైన్లో రెడ్ బస్ అని మనము ఆ రెడ్ బస్ ఎట్లాగా ఉపయోగించాలి అంటే మనము మన ఫోన్ మన ఫోన్లో మనము ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ప్లేస్టోర్ నుంచి దాంట్లో మనం మన మన మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి ఫిల్ చేసినాక మనం ఏం చేయాలంటే దాంట్లో మనం ఇట్లా అంటే ఇట్లా మనం ఎక్కడికి వెళ్ళలి అంటే మనం ఇప్పుడు సడన్గా మనం ఇక్కడ మనం ఏమంటారు మహారాష్ట్ర వెళ్ళాలనుకున్నాం అనుకోండి మహారాష్ట్రలో షిరిడీ షిరిడీ కాకుండా శివాజీ మహారాజ్ స్టాట్యూ కాడికి అన్న కాని అక్కడ ఆదియోగి ఇట్లా వెళ్లాలి అనుకున్నాం అనుకోండి సడన్గా అది మనం అక్కడ బస్సు బసస్ ఉంటాయి చాలా చాలా అంటే రెడ్ బస్ అనేది చాలా పెద్ద కంపెనీ చాలా పెద్ద కంపెనీ అక్కడ మనం ఆన్లైన్లోకి వెళ్ళి అది బుక్ చేసుకోవచ్చు నియర్ మన మన దగ్గర ఏముందో అక్కడ మనం స్టాప్ కాడికి వెళ్ళి అక్కడ మనం బుక్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం దగ్గర ఏది ఉందో అక్కడ అక్కడికి వస్తుంది మనకు బస్సు అనేది ఇప్పుడు మనం చుట్టుముట్టు పెద్ద బస్టాప్ ఎక్కడ ఉందో అక్కడ మన బస్సు ఆగి ఉంటుంది అక్కడకి పోయి మనం ఎక్కచ్చు అది కాకుండా మనం ఎక్కడ పోయినా సరే ఆ బస్సు మనం ఈజీగా అంటే మనకు మనకు ఏమంటారు వాళ్ళు ఎక్కడ పోయినా కాని మనకు ఈజీగా దొరికిపోతుంది అది రెడ్ బస్సు అనేది మనం పోగానే మనం ఇక్కడ షిరిడి వెళ్లాలి మహారాష్ట్ర వెళ్లాలనుకుంటున్నాము అని మనము టికెట్ కాడా బుక్ చేసి పైన సెర్చ్ మన పైన రాసి టికెట్ కాడా బుక్ చేసి ఇన్ని పైసలు అయితున్నాయి అంటే పైసలు మనం ఇట్లా కట్టేసి మన ఒక టైం చెప్తారు ఆ టైంలో మన బస్స్ వస్తుంది ఆ బస్స్కి మనం వెళ్ళి ఆ బస్స్లో మనం కూర్చొని అదే మనం కూర్చొని వెళ్ళే వెళ్ళే ప్రయాణముంటుంది లేదా మనము పండుకొని వెళ్ళే ప్రయాణముంటుంది అది కొన్ని సీట్స్ ఉంటయ్ ఆ సీట్స్ మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి అది మనం ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్లాలి అలా మనకు అది కాకుండా మనకు ఇంకా చాలా అంటే మన స్టేట్ బస్సెస్ ఇప్పుడు మన స్టేట్ బస్సెస్ అంటే ఇప్పుడు మనకి తెలంగాణలలో ఏమో ఎర్ర బస్సెస్ ఉంటయి ఇట్లా బయట దేశంలల్లో ఏమో బయట స్టేట్స్లల్లో ఏమో బ్లూ రెడ్ బ్లూ ఆరెంజ్ ఇట్లా వేరే వేరే ఉంటాయి ట్రావెలింగ్ అనేది చాలా చాలా చాలాపెద్దది అది కాకుండా మనం ఇప్పుడు ఇక్కడ నుండి మనము ఏమంటారు గోవా వెళ్ళనుకున్నాం అనుకోండి గోవా వెళ్ళాలనుకుంటే మనము దగ్గరున్న మన దగ్గరున్న రైల్వే స్టేషన్ కాని బస్ స్టేషన్ కాని అక్కడి నుండి మనం టికెట్ అయినా కాని ట్రైన్ టికెట్ అయినా కాని ఫ్లైట్ టికెట్ అయినా కాని ఏదైనా మనం బుక్ చేసుకోవచ్చు విమానం టికెట్ అయినా కాని ఏదైనా బుక్ చేసుకోవచ్చు అక్కడి నుండి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అక్కడి నుండి బుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే టైం అనేది మిగులుతుంది ఈజీగా మనం పోయి నిల్చోకుండా నిల్చోని దాని గురించి చూసుకుంటా ఉన్నల్ అక్కలా మనకి టైం అనేది మిగులుతుంది రె రెడ్ బస్ లాగా అది కాకుండా మనం పొయ్యి నించున్న మనకి అక్కడ దొరుకుతాయి అంటే మనకి ట్రైన్ అనేది ఉంటుంది పొయ్యి మనం ట్రైన్ టికెట్ తీసుకొని నిల్చోవచ్చు మళ్ళీ మనం పోయి టికె అట్లా కాకుండా ఏరోప్లేన్ ఏరోప్లేన్ ఎక్క ఏరోప్లేన్ ఎక్కలంటే అక్కడ కూడా పోయి మనం టికెట్ తీసుకొని అక్కడ కూడా వెయిట్ చేయచ్చు మరి గోవా వెళ్ళి గోవాకి వెళ్ళి మళ్ళీ మనము సడన్గా అస్సాం కాని సిక్కిం కాని ఇటు సైడే వెళ్ళాలనుకున్నాం అనుకో అక్కడ మనకి వేరే అంటే వేరే వేరే ప్రోసెస్ ఉంటుంది వేరే వేరే లాగా ఉంటుంది ఎందుకంటే ఒకటే తాన ఒకటే లాగా ఉండదు వేరే లాగా వేరే లాగా ఉంటుంది వేరే దగ్గర వేరే లాగా ఉంటుంది అట్లా అంటే అక్కడ నుండి మనము అస్సాం కాని సిక్కిం కాని వెళ్ళినం అనుకోండి అక్కడ నుండి మనం ఎం చేయాలె వేరే వేరేవెక్కాలి ఇక్కడ నుండి ఒక స్టాప్ మళ్ళీ ఒక ఇంకొక దగ్గర నుండి ఇంకొ దగ్గరకి ఇంకొక దగ్గర నుండి ఇంకోటి ఇట్లా వెళ్తాయి అక్కడ నుండి మనకి అస్సాం వెళ్ళాలనుకున్నామునుకో అస్సాం వెళ్తాం అస్సాం నుండి మళ్ళీ సిక్కిం అక్కడ ఇట్లా మొత్తం తిరగనీకి ఎక్కడంటే అక్కడ ఉంటాయి మళ్ళీ అక్కడ నుండి జమ్మూ అండ్ కాశ్మీర్ రావాలనుకో కాశ్మీర్ రావాలనుకో కాశ్మీర్ కాశ్మీర్కి వస్తాం కాశ్మీర్ నుండి మళ్ళీ కాశ్మీర్ నుండి మళ్ళీ హైదరాబాదు తెలంగాణ తెలంగాణా రావాలంటే మళ్ళీ తెలంగాణకు మళ్ళీ తెలంగాణకు వేరే బస్సు ఎక్కాలి వేరే బస్సు ప్లైను లేదా ట్రైను ఏదైనా సరే ఎక్కొచ్చు చాలా చాలా వెరైటీస్ ఉంటాయి చాలా చాలా చాలా ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి ఆ ట్రాన్స్పోర్ట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అది కాకుండా మనం ఎడన్నా సరే వెళ్ళాలనుకున్నాం అనుకోండి మన దేశంలో అంటే ఎటు ఎటు ఎటు వెళ్ళినా ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి ఆటో ఆటో లాగా ఇప్పుడు ఆటో ఏంటంటే మన స్ట్రీట్ మన మనకు దుర్గ దగ్గరలో ఉన్న మనము గల్లీలల్లా అక్కడక్కడ తిరగచ్చు ఆటోలల్లా మళ్ళీ మనం పోవాలి అనుకున్నాం అనుకో దూరం దూరం అనుకోండి బస్సెస్ ఉన్నయి బస్సెస్లల్లో మనం వెళ్ళొచ్చు మళ్ళీ మంచి మంచి ప్లేసెస్ పోతారు మరి అక్కడ నుండి మళ్ళీ మర మనము తెలంగాణ వస్తాము తెలంగాణ నుండి మళ్ళీ కేరళ కేరళ కాని కర్ణాటక కాని వెళ్ళాలనుకున్నాం అనుకోండి అక్కడి నుండి మళ్ళీ వేరేదుంటాది మళ్ళీ మనం దిగి అక్కడ దిగిపోయి మళ్ళీ అక్కడ ఉండి మనం వేరే బస్సు అయినా కాని కార్ అయినా కాని మళ్ళీ ప్లేన్ అయినా కాని ఏదైనా ఒక దగ్గరనే బుక్ చేసుకోవాలి మనమేమంటే బుక్ అంటే వెళ్ళి మాట్లాడుకోవాలి కాని మాట్లాడుకోవచ్చు ఆన్లైన్లో మనం బుక్ కూడా చేసుకోవచ్చు అంటే అట్లా మాట్లాడుకొని కాని బుక్ చేసుకొని కాని అక్కడి నుండి మనం కేరళకు కాని కర్ణాటకకు కాని వెళ్ళిపోవచ్చు అక్కడి నుండి మనం ఇట్లా ఇట్లా ఉంటుంది మొత్తం ప్రోసెస్ మనది ట్రావెలింగ్ చాలా చాలా పెద్దది ఎట్టయినా వెళ్ళనికి కాని అవైలబుల్ ఉంటాయి ఎట్టు పోయిన మనకి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎట్టు పోయిన మనం అటు పోవచ్చు ఇటు పోవచ్చు అనుకుంటాం కాని ట్రావెలింగ్లో మనం నడుచుకుంటా నడుచుకుంటా పోవాలని ఉండదు ట్రావెలింగ్ జస్ట్ అంటే ఎట్లా అంటే మనం బస్సెస్ ద్వారా కాని ట్రైన్స్ ద్వారా కాని ఇట్లా చాలా ఉన్నయి చాలా దారంగా వెళ్ళొచ్చు